నమస్కారం అండి చెప్పండి మంచిదండి అంటే మీరు పెళ్ళి ఇంటి దగ్గరండి లేకపోతే ఏదన్నా మండపంలో చేద్దాం అనుకుంటున్నారా అండి అంటే అక్కడ మండపంలో ఒక ఖర్చు ఉంటుంది ఇంటి దగ్గర అయితే ఒక ఖర్చు ఉంట దండి అందుకు అంటే మీ ఇంటి దగ్గర ఏమన్నా ప్లేస్ ఉందా అండి ఇంకా మంచిగా ఖాళీ స్థలం ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టేసుకోవొచ్చు లేదు కొంచెం నాకు ఆ జనం ఎక్కువ మంది వస్తారు అనుకుంటే గనక కళ్యాణ మండపం మంచిదండి అయితే కళ్యాణమండపం పెట్టుకుందామండి కళ్యాణ మండపం బుక్ చేయడానికి అవుతుందండి దాంతో పాటు మేము ఫుడ్ ఎక్కడైనా ఇచ్చారండి ఫుడ్ కూడా అదే క్యాటరింగ్ కూడా మేము చేస్తామండి క్యాటరింగ్ లేకపోతే మెహందీ ఫంక్షన్లని సంగీత్ లని ఇలాంటివి కూడా మేము అన్నీ అరెంజ్ చేస్తావుంటాము ఈవెంట్లు ప్రతి చోట మీకు కావాల్సిన విధంగా చేస్తాం అదే అండి ఇప్పుడు అంటే డెకరేషన్ చేస్తారు కదా అండి మరి స్టేజి కి అది మీకు ఎలా కావాలండి బెలూనా లేకపోతే ఫ్రెష్ ఫ్లవర్సా లేకపోతే ప్లాస్టిక్ పూలు కూడా వస్తున్నాయండి ఈమధ్యన దానిలో అలాగా బాగుంటాదండి బాగుంటుందండి మన దగ్గర చేసేవాళ్ళు కూడా మంచోళ్ళు ఉన్నారు బాగా చేస్తారు అలాగే క్యా క్యాటరింగ్ విషయంలో కూడా మేము మీకు వెజ్ నాన్ వెజ్ రెండు అందుబాటులో ఉంటాయండి మా దగ్గర పెడదాం ఆ ఇంతకి డేట్ ఏమన్నా వచ్చే నెలండి డేట్ ఎప్పుడండి అనుకున్నారండి డేట్ ఇంకాను అయితే అవుతుందా అంటే ఈ పదిహేను రోజుల్లో అంటారేం అని కొచ్చెం ఎక్కువ మంది ఆర్డర్ లు ఉన్నాయండి మాక్కూడా ఈ పదిదేను రోజుల్లో అంటారేమో అనుకుని అన్నాను వచ్చే నెల అయితే కంపల్సరీ చేద్దాం అండి ఉంటుంది మీకు మీకు కొచ్చెం అదే వచ్చారు కదండి జగదీషే తీసుకొచ్చారు అన్న కదా మీకు రేట్ లు గట్ట కూడా మేము చూసే వేస్తాము మళ్ళీ మనం మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా అంత సవ్యంగా జరిగేలాగా చేద్దాం మీ నా నంబర్ తీసుకోండి నా నంబర్ తీసుకోండి చెప్తాను తొమ్మిది సున్నా రెండు ఐదు మూడు మూడు ఎనిమిది సున్నా రెండు సరే దగ్గర ఒక వారం ముందు మనం కలిసినట్టయితే మ ఇంటికొచ్చి మరి బయట ఎక్కడైతే ఏది పెట్టాలా కళ్యాణ మండపం చూద్దామండి వెళ్ళి చూసి బుక్ చేసుకోవాలి కదా అదే మీరు నేను కలిసి వెళ్దామండి ఉంటాను